నాకు దక్షిణ వంటకాలంటే చాలా ఇష్టం భారతదేశంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు ఉంటాయి తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక కేరళ మరియు తెలంగాణ మరియు కేంద్ర పాలిక పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్ పాండిచ్చేరి మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉంటాయి వంటకాలు కూడా ఉంటాయి మొత్తం ఐదురాష్ట్రాలకు సాధారణంగా శాఖాహారం మరియు మాంసాహార వంటకాలు ఉన్నాయి అదనంగా అన్ని ప్రాంతాలలో వంటకాలు ఉన్నాయి అదనంగా అన్ని ప్రాంతాలలో విలక్షణ విల విలక్షణమైన ప్రధాన వంటకాలు స్నాక్స్ తేలికపాటి భోజనాలు డెసార్ట్లు మరియు పానీయాలు వారి సంబంధిత ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందాయి అయితే దక్షిణ భారతదేశం లోని ప్రాంతీయ వంటకాలు ఆంధ్ర వంటకాలు తెలంగాణ వంటకాలు తమిళనాడు వంటకాలు కర్ణాటక వంటకాలు కేరళ వంటకాలు లక్షద్వీప్ వంటకాలు ఈ రాష్ట్రంలో అనేకప్రాంతాల ప్రాంతీయ ఉపరకాల వంటకాలు కూడా ఉన్నాయి ప్రాంతీయ వంటకాలు యొక్క గుర్తించదగిన ఉపరకాలలో ఇవి ఉన్నాయి ఉడుపి వంటకాలు చెట్టినాడు వంటకాలు హైదరాబాది వంటకాలు తలస్సేరి వంటకాలు మంగళూరు కేథలిక్ వంటకాలు దక్షిణ భారతీయ వంటకాలు ఒకే విధమైన భౌగోళికస్థానం మరియు సంస్కృతి సంస్కృతి కారణంగా శ్రీలంక మరియు మాల్దీవులు వంటకాలతో అనేక సారూప్యాలు పంచుకుంటాయి మరియు చారిత్రకవలసల కారణంగా మయన్మార్ సింగపూర్ మలేషియా ఇండోనేషియా మరియు దక్షిణాఫ్రికా వంటకాలతో కొన్ని సారూప్యతలు ఉన్నాయి కూర లేదా కర్రీ అనేది భారతీయ ఉపఖండంలోని వంటకాలకు సంబంధించిన అనేక వంటకాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన వంటకం దీనిని సాధారణంగా అన్నంతో కానీ చపాతీలతో కానీ కలిపి తింటారు మామూలుగా ఎండు మిరపకాయలతోపాటుగా సుగంధద్రవ్యాలు లేదా మూలికలు వంటివి కూడా తయారీలో ఉపయోగిస్తారు భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో తయారుచేసే కూరవంటకాలు మాత్రం కూరగాయలు లేదా ఆకుకూరలతో తయారుచేస్తారు కూర అని పిలవబడే వంటకంలో కూరగాయలతో పాటుగా చేపలు మాంసం పౌల్ట్రీ లేదా షెల్ షెల్ఫిష్ వంటి వాటిని కూడా కలిపి వండుతారు చాలా చాలామంది పూర్తిగా శాఖాహారిగా ఉంటారు అందువల్ల వీరు కేవలం కూరగాయలతో మాత్రమే కూరలు వండుకుంటూ ఉంటారు కూరలు అనేవి వేపుడు లేదా పొడిగా లేదా తడిగా కానీ ఉండవచ్చు వేపుడుకూరలు పూర్తి పొడిగాను పొడికూరలు తడిపొడి గాను తడికూరలు పూర్తి తడిగాను ఉంటాయి తడికూరలలో ఒకే కూరగాయతో లేదా వివిధరకముల కూరగాయల మిశ్రమంతో కూడా చేసుకుంటూ ఉంటారు వేపుడుకూరలతో సుగంధద్రవ్యాలు ఎక్కువమంది వాడరు తడికూరలలో పెరుగు క్రీమ్ కొబ్బరిపాలు కొబ్బరి క్రీమ్ టొమాటో ప్యూరీ ఉల్లిపాయరసం లేదా ఉడకపెట్టిన చింతపండు పులుసు వంటి పదార్థాలు ఎక్కువ మొత్తంలో వాడతారు